ఎంతో అందమైన ఉద్యానవనం ఉంది మా ప్రాంతంలో అది ఎంతో ఆకర్షణీయంగా ఎంతో అందంగా ఉంటుంది దాన్ని ఎంతో మంది ఎంతో విధాలుగా చూడగలరు ఎంతో అందంగా కనబడుతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం దానిని ఒక చెట్లు నరికేయడం చెట్లను సేకరించడం ఇలాంటివి చేయడం వల్ల దానిని ఎవరు ఏమీ అంత అందంగా చూడలేకపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం కొంచెం హరితహారం ప్రా లాగా చెట్లను పెంచడం చెట్లను జాగ్రత్తగా పరచడం పెంచి మంచి మంచి అందమైన పూల చెట్లను పూలను చి చుట్టుపక్కల నుంచడం అలాంటి ప్లేస్ మా పక్కన ఉండేది ఎంతో ప్రభుత్వం ఎంతో సహాయం చేయగలిగితే ఆ పర్యటన ప ఆ ప్రదేశం ఎంతో అందంగా మారుతుంది ఎంతో అభివృద్ధి చెందుతుంది అదే విధంగా చాలా ఎన్ చాలా అద్భుతంగా మారి ఎంతో మందికి అదొక అద్భుతమైన ప్లేస్ అవుతుంది అద్భుతమైన ప్రదేశం అవుతుంది దాన్ని ఎంతో ఆకర్షణీయంగా తయారవుతుంది చెట్లను పెంచడం వల్ల ఎంతో అద్భుతమైన సం స్థలాలు తయారవుతాయి ప్రదేశాలలో పర్ పర్యాటకాన్ని మెరుగుపర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా చెయ్యాలి ఏ రాష్ట్ర ప్రభుత్వమైన ఏ చెట్టును నరకకూడదు అన్న కండిషన్ పెడితేతే ఆ చెట్లు పెరిగి మన మన ఆ ప్రదేశాన్ని ఎంతో అందంగా మారుస్తుంది గాలి ఇంకా ఆకాశం అన్ని ఎంతో అద్భుతంగా మారిపోతాయి తెలుసుకుంటే చాలా అద్భుతమైన ప్రదేశం ఉంటుంది మా పర్య మా ప్రాంతంలో కానీ ఎవరు పట్టిచ్చుకోకుండా ఉండడం వల్ల దాన్ని ఎవరు అంత శ్రద్ధ చేయడం పోవడం వల్ల అది కొంచెం ఇబ్బందిగా మారుతుంది సో ఆది అది మంచిగా చేయగలిగితే రాష్ట్ర ప్రభుత్వం అందమైన ఉద్యానవనం మా చుట్టు పక్కల మా ప్రాంతంలో ఉండగలదు చెట్లను నరకకుండా వాళ్ళు పెంచిన చెట్లు వాళ్ళు పెంచి చెట్లను నాటితే అందంగా తయారవుతుంది దానివల్ల పర్ దాన్ని చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా దానిని ఎంతో తిరుగున్నాను ఇట్లా ఉద్యానవనాలు చెట్లు ఇంకా తిరగడానికి ఎంతో రోడ్లు ఇలా ఎన్నో మంచిగా తయారుచేయబడి రోడ్లను లైట్లు పెట్టించి చీకటిలో చీకటిగా లేకుండా నడవడానికి ఎంతో అందంగా సౌకర్యంగా ఉండేలా చూస్తే అది ఎంతో బాగుంటుంది కాబట్టి పర్యాటక పరిశ్రమ అభివృద్ధి చేయడానికి పర్యాటకులను ఆకర్షించడానికి మా ప్రాత్రంలో ఎన్ మా ప్రాంతంలో ఒక ఉద్యానవనం ఎంతో పెద్ద పాత్ర పోషిస్తుంది కాబట్టి తక్కువ అంచనా వేయబడిన ప్రదేశాలలో పర్యాటకాన్ని మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా చెయ్యాలి అదే ఆ విధంగా చాలా అందంగా పర్యాటకానికి అనుకూ